ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే చిన్నతనం బాల్యం నుంచి మనం పాఠశాలల్లో చదువుకుంటున్నప్పుడు గురువే మనకే ప్రతి ఒక్కటి నేర్పిస్తూ ఉంటారు పెద్దల్ని ఎలా గౌరవించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి ఇతరులతో ఎలా మాట్లాడాలి ఇలాగే కాకుండా మనల్ని మన చదువులో ఉత్తీర్ణత రావటానికి గురువు ఎంతో ప్రయాస్పడుతూ ఉంటారు ముఖ్యంగా అనేకమంది గురువులు మనకి మన జీవితంలో మన అభివృద్ధి కొరకు ఎంతో పాధ పడుతూ ఉంటారు అందరిలో కొంతమందికి కొంతమంది గురువులే గుర్తుంటారు అందరికీ అందరూ గుర్తుూ ఉంటారు మనం మాత్రం మనం భవిష్యత్తులో ఎంతో ఉత్తీర్ణత స్థితిలోకి వెళ్తాం గానీ చాలామంది ఆ స్థాయికి ఎలా ఎళ్లారో అక్కడికి వెళ్ళటానికి తన గురువు ఎంత సహాయం చేస్తాడో మర్చిపోతూ ఉంటారు మనం ఎవరికైనా కృతజ్ఞత కలిగి ఉండాలంటే తల్లిదండ్రుల కాకుండా గురువుకు మాత్రమే ఎందుకంటే గురువు ఎంతో శ్రమపడి తన తను పాఠాలు చెప్పే పిల్లలను తన సొంత పిల్లలకు చెప్పినట్టు ఎంతో ఉత్సాహం కలిపి తన పిల్లకి చెప్పినట్టు ఎంతో ఆసక్తితో తన నేర్చుకున్న పాఠాన్ని మనకు నేర్పుతూ ఉంటాడు అలాగే మన జీవితంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు మనం గురువు దగ్గరికెళ్ళి ఏదైనా మనం మన కష్టాన్ని చెప్పుకుంటున్నప్పుడు ఆని ఎంతో సహాయం చేస్తూ ఉంటారు మా తనకు తోచినంత సలహాలస్తూ మన భవిష్యత్తులో తల్లితండ్రుల తర్వాత గురువే ముఖ్యంగా మనల్ని మనం అభివృద్ధి పదంలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అలాగే మనం ఆయనని జీవితాంతం మనం మర్చిపోకుండా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఆయనకి ఎంతో నమస్కారం చేయాలి ఆయనని ఎంతో గౌరవించాలి ఇతరుల బట్ ఇతరులు మధ్య ఆయన్ని చేసిన సహాయం మనకు చెప్తూ ఉంటే ఇతరులకు కూడా వాళ్ళకి ఎంత వాళ్ళ గురువు ఎలాగా ఆ స్థానంలోకి తీసుకొచ్చారో ఇతరులకు తెలియజేసేలా మనం మన ప్రవర్తన మనం చూడాలి ఈ రకంగా గురువు పాత్ర మన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంది